నమస్కారం నమస్కారం సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అవును సార్ సార్ ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది సార్ మీకు

ఓకే సార్ అడ్రస్ ఎక్కడ సార్ మీది సార్ అయితే సార్ మీ మా మా షాప్ తెలుసు కదా సార్ లింగంపల్లి దగ్గర ఉంటుంది మీకు చార్జెస్ తక్కువ పడుతుంది సార్ డిస్టన్స్ తక్కువ ఉంది కానీ కానీ ఛార్జెస్ అయితే తీసుకుంటాం సార్ అరౌండ్ టూ హండ్రెడ్ అట్లా పెట్రోల్ చార్జెస్ ఇవన్నీ మెయిన్ వరకు అంతే సార్ ఇంకొకటి మాకు ఏసి చెక్ చేసినందుకు కూడా ఛార్జెస్ ఉంటాయి సార్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సార్ అది అయితే దాని తర్వాత ఇంక మీ ఏసీలో ఏమైన కరాబ్ అయితే అది మీరు బేర్ చేసుకోవాల్సి వస్తుంది సార్ ఏ పార్ట్ కరాబ్ అయితే అది సార్ మీ ఏసీకి ఇప్పుడు గ్యారెంటీ ఉందా సార్ అయిపోయిందా సార్ సార్ గ్యారెంటీ నాకు తెలిసినంతవరకు సంవత్సరం అనుకుంటాను కదా సార్ సార్ అయితే గ్యారెంటీ లేదు సార్ గ్యారెంటీ ఉంటే ఈ ఛార్జెస్ ఏమి ఉండకపోతుండే సార్ ఓన్లీ మా ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటుండే ఏసీ చెక్ చేసినందుకు ఇవన్నీ ఎట్లా ఫ్రీ సర్వీస్ చేస్తాము గ్యారెంటీలో మెన్షన్ చేసినట్టు సో ఇప్పుడు గ్యారెంటీ లేదు కాబట్టి అమౌంట్ మొత్తం మీరు బేర్ చేయాల్సి వస్తుంది ఓకేనా సార్ సార్ నాకు తెలిసినంత వరకు ఆ టెంపరేచర్ ఎందుకు అట్ల తక్కువ వస్తుందంటే ఆ ఏసీలో మీకు డస్ట్ ఉండిపోతుంది సార్ మనము చెక్ చేయకుండా వస్తా వదిలేస్తాం కదా సార్ చాలా డేసు నాకు తెలిసినంత వరకు ఆ డస్ట్ ఉంటుంది సార్ మీ ఏసీ పార్ట్స్ అయితే ఏమి కరాబ్ అయ్యి ఉండదు వచ్చి మేము వాటర్ యూస్ చేసి ఆ డస్ట్ మొత్తం క్లియర్ చేస్తాం సార్ జస్ట్ మాకు ఒక రోజు వాటర్ సప్లయ్ ఉంటే చాలు సార్ మేము ఒక మేము ఆ మిషన్ తెచ్చుకుంటాము ఆ మిషన్తో వాటర్ క్లీన్ చేస్తే మీకు డస్ట్ అంతా పోద్ది తర్వాత మొత్తం ఏసీ బాగా వస్తుంది సార్ మంచిగా కూల్ అవుతుం ది ఇల్లు అంతా ఓకేనా సార్ ఎప్పుడు ఖాళీ ఉంటారు సార్ ఎప్పుడు రావచ్చు సార్ మేము రేపు వస్తాం సార్ మీకు ఏమన్న ప్రోబ్లమా ఓకే సార్ ఎల్లుండి ఓకే సార్ వస్తాం మీకు ఓకే సార్ అప్పుడు మాకు ఒకసారి లొకేషన్ పిన్ చేయండి సార్ ఎల్లుండి మార్నింగ్ అయిన ఈవెనింగ్ అయిన వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్